మేము సెలవులో మా ఫ్యామిలీతో చాలా ట్రిప్పులు ప్ల్యాన్ చేసాము మా ఫ్యామిలీతో ఒక బస్సు కట్టి మేము అందరం ప్రయాణించినాము మేడారం జాతర మేము చాలా కష్టపడి అందరం మా ఫ్యామిలీతో కలిసి మెలిసి ఆనందంగా పోవాలని అనుకున్నాం పోయినాము చాలా చాలా అక్కడ ఇలా రెండు రోజులు ఒక వారం ట్రిప్పు పైన కొండ పోచమ్మ కొమురవల్లి మల్లన్న యాదగిరిగుట్ట నరసింహస్వామి కొండ పోచమ్మ ఇలాంటివన్నీ మేము చాలా పోయినాము ఇంకా చాలా మంచిగా దర్శనమైంది అక్కడ ప్లేసెస్ చాలా మంచిగా ఉన్నాయి మాకు నచ్చినాయి ఆనందంగా ఉన్నాయి మా ఫ్యామిలీతో కలిసి మేము ఒంగోలని మంచిగా ఊరికి పోయినాము ట్యాంక్ బండు ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండు బిర్లా మందిర్ చాలా చాలా ప్లేసులు ఉన్నాయి రకరకాల ట్రిప్పులు పోయినాం చాలా చాలా ప్లేసెస్ పోయినాం వెంకటేశ్వర స్వామి గుడి జగన్నాథ టెంపుల్ ఇలాంటి చాలా గుడికి మేము పోయినాం చాలా ఆనందంగా ఉంది ట్రిప్పు చాలా ఎంజాయ్ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుడు విగ్రహం మంచిగా చాలా ఆనందంగా ఉందని మేము సంతోషిస్తున్నాం చాలా మంచిగా సెలవులతో ప్రశాంతంగా అన్నీ చైతన్యంగా మంచి అలవాటుతో మంచిగా ఆనందించినాం యాదగిరిగుట్ట శ్రీశైలం తిరుపతి ఇలాంటి ప్లేస్లు మాకు చాలా ఇష్టం ఫ్యామిలీతో విజయవాడ దుర్గామాత ఇలాంటివి ఎల్లమ్మ పండుగలు ఇలాంటి చాలా మాకు మంచిగా అనిపించింది చాలా పెద్ద మనుషులతో మేము మంచిగా నైపుణ్యంతో ఆనందించి గౌరవంగా మంచిగా మేము పోయినాము చాలా అభిమానంతో మంచిగా అభివంచాం మేము చాలా కష్టపడి పైసలు పెట్టి మంచిగా ఒక ట్రిప్పు చాలా ప్ల్యాన్ చేసినాము మంచిగా అనిపించింది హైదరాబాదులో మాకు చాలా ప్లేసెస్ చాలా చాలా నచ్చినయి మాకు బాగా అనిపించింది మేము మంచిగా ప్రయాణం చేసినాం కష్టపడి ఆనందంగా ట్రిప్పు చాలా ఎంజాయ్ చేసినాం మీరు కూడా సెలవుల్లో మీ మీకు కూడా చాలా అనిపిస్తాయి మీరు కూడా సెలవుల్లో ప్రశాంతంగా ఆనందించి

మీ ఫ్యామిలీతోనే మంచిగా పోయి ట్రిప్పు ఎంజాయ్ చేసి రావాలని కోరుకుంటున్నాము మంచిగా మీరు గడిపిన సెలవులో ప్రశాంతంగా మంచిగా ఆనందంగా ఉండాలని మేము చెబుతున్నాము అందుకే మీరు కోరుకున్నట్టు మీకు ఆనందంగా ఉండాలని మంచిగా ఆలోచనగా చెబుతున్నాము మీరు గడిపిన సెలవులు మంచిగా ఆనందంగా ఉండాలని మేము చెబుతున్నాం కష్టపడి అందరూ చాలా మాకు ఈ ట్రిప్పు చాలా బాగుంది అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసినాం లైఫ్ వండుకున్నాం తిన్నాం మంచిగా నిద్ర చేసినాం మంచి ఆలోచనలు మంచిగా మంచిగా ఆలోచన చేసి మంచిగా ఎంజాయ్ చేసినాం మంచిగా దూరంగల ఒక ఇండియాలో ఒక తెలంగాణలో ఇలాంటి ప్లేసులు ఉన్నాయని మనం ఎప్పుడు అనుకోలేము చాలా మంచిగా అనిపించింది నాకైతే లైఫ్ లాంగ్ మంచిగా రోజురోజు అక్కడనే ఉండాలని అనిపిస్తుంది మీరు కూడా ఎంజాయ్ చేయలనుకుంటే ఎంజాయ్ చేయురి ఇప్పుడైన చేయాలి లైఫ్ అంటే ఎప్పుడు మార్చలేదు ఇప్పుడే ఎం చేయురి మంచిగా ఆనందంగా చైతన్యంగా మంచిగా ఉండండి నేను మంచిగా సెలవులలో మంచిగా తీసుకోతున్నాను